జిల్లాలో ప్రార్ధనా స్థలాలు తీసుకున్నట్లైతే చాలా ఉన్నాయి ఇక్కడ అన్నీ మతాల కలయిక కాబట్టి ప్రతీ ఒక్కరు వారు సాంస్కృతిక సంప్రదాయాలను పాటిస్తూ ప్రార్థిస్తారు అవి ఏవి అనగా మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఆలయాలను చెప్పచ్చు చాలా ఆలయాలు ఉన్నాయి ఇక్కడ తీసుకున్నట్లైతే సాయిబాబా ఆలయం మరియు అమ్మవారి ఆలయం కృష్ణుడు ఆలయం అన్నీ రకాల ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా కలిగి ఉంటుంది అక్కడే ప్రార్ధన చేసుకుంటారు ఇంకా తీసుకున్నట్లైతే మసీదు లాంటి ప్రార్ధనా స్థలాలలో ఉండి మనమిప్పుడు కూడా మసీదు సాంస్కృతిక సాంప్రదాయాలు పాటిస్తాము ఏవి అన్నట్లయితే అక్కడ మనకి ఎలాంటి చిన్నపిల్లలు భయపడినా కూడా ఇప్పటికి కూడా వెళ్ళి తాయత్తులు లాంటివి కట్టించుకొని వస్తాము లేదా మంత్రించుకొని వచ్చే ఆనవాయితీ ఇప్పటికి కూడా ఉందని నేను అనుకుంటున్నాను అలాగే సాంస్కృతిక సాంప్రదాయాలు పండగలు సంఘంలో గుర్తింపు అవి ఏవి అన్నట్లయితే చాలా రకాల పండగలు ఉన్నాయి మనం ముఖ్యంగా సంక్రాంతి దీపావళి క్రిస్మస్ రంజాన్ లాంటి పండుగలును చెప్పుకోవచ్చు అలాగనే ఇంకా మనం శివరాత్రి పండుగలాంటివి కూడా చేసుకుంటాము అది మన ఆలయ ఆలయంలో వెళ్లి దర్శనం చేసుకున్న తరువాత శివుణ్ణి ఎంతగానో ప్రార్ధించి ఆ పండుగని మనం శివరాత్రి రోజు ఇప్పటికి కూడా మనం శివుడికి మెలకువతో ఉండి మరుసటి రోజు పూజ చేస్తాము ఇంకా తీసుకున్నట్లైతే తిరుమల తిరుపతిలో మరియు కాణిపాకం లాంటి పెద్ద ఆల ఆల ఆలయంలో ఎంతగానో బ్రహ్మోత్సవాలు లాంటివి జరుగుతుంది ఇంకా ఉగాది పండుగను తీసుకున్నట్లైతే మనం ఎంతో సంతోషంగా ఆరు రుచుల కలయికగా చేసుకుంటాము అలాగే ఇంకా తీసుకున్నట్లయితే రంజాన్ పండుగకి బిర్యానీ ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ